మా చిన్నపుడు గ్రామంలోనే ప్రాథమిక విద్య మొత్తం చేసాము ప్రాథమిక విద్య ఉదయం స్కూలుకి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చి సా మళ్ళీ మధ్యాహ్నం బడికి పోయి ఉండే వాళ్ళం స సాయంత్రం కనుక స్కూలు అయిపోయిన తరువాత వచ్చి పిల్లల అందరితో ఆనందంగా గడిపే వాళ్ళం ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు మా గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉండేది అక్కడ ప్రాథమిక విద్యని అభ్యసించాము గ్రామ విద్యార్థులు మొత్తం అందరం ఒకే సారి పొద్దున్నవెళ్ళి అక్కడ పాఠశాల ముగింపు తరువాత మళ్ళీ గ్రామానికి అందరం కలిసి వచ్చేవాళ్ళము ఆ పాఠశాల మాధ్యమిక పాఠశాల అనుభవం మొత్తము ఆనందముగా జరిగినది